పద్నాలుగు సున్నా ఎనిమిది రెండు వేల రెండు ఇరవై ఒకటి సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పందొమ్మిది సున్నా ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పద్దెనిమిది సున్నా ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు సున్నా ఒకటి పదిహేడు వందల ఇరవై నాలుగు